లడ్డు మోతిచుర్ర లడ్డు రవ్వ లడ్డు ఎర్ర లడ్డు జీడిపప్పు లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు జాంగ్రీ నేతి లడ్డు కారం పోస పోస సన్న పోస బయ పోస పూతరేకులు హల్వా నేతి హల్వా నల్ల హల్వా జీడిపప్పు జీడిపప్పు పాకం కోవా పాాలకోవా డ్రై ఫ్రూట్ కోవా నేతికోవా జిలేబీ నేతి జిలేబీ బాదుషా నేతి బాదుషా మైసూర్పాక్ నేతి మైసూర్పాక్ దూద్ పేడ నేతి దూద్ పేడ జున్ను ఖర్జురం ఖర్జురం లడ్డు చక్రాలు నేతి చక్రాలు అరిసెలు నేతరిసెలు మిఠాయి నేతి మిఠాయి రేజ్లడ్డు కోసలడ్డు కాజా నేతి కాజా